భారతదేశపు అధికార భాష అయిన హిందీతో పోలిస్తే తెలుగు భాష ఎంతో శృసావ్యంగా ఉంటుంది ఎంతో చూడడానికి అందంగా ఉంటుంది మనం పలకడానికి ఎంతో అందంగా ఉంటుంది ఒకొక్క అక్షరం యొక్క అర్ధం ఎంతో మనసుకి హాత్తుకుంటుంది అందుకని నాకైతే మాత్రం హిందీతో పోలిస్తే తెలుగు భాషే అత్యంత మధురమైన ఆహ్లాదకరమైన భాషగా నేను పరిగణిస్తున్నాను హిందీ తెలుగుతో మనం పోలిస్తే కనుక నేర్చుకోవడం చాలా కష్టం తెలుగు చాలా సులభమైన భాష హిందీతో మనం పోలిస్తే కనుక అందుకని తెలుగు భాషనే నేను ముందు పీట వేస్తాను